తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్ళలో సగటు వార్షిక వృద్ధి రేటు పదమూడు పాయింట్ తొంభై శాతం సాధిస్తుంది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి తెలంగాణ స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో అరవై ఐదు శాతం వాటాతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం అతిపెద్ద సహకారం అందించింది ఉత్పత్తి ఎగుమతుల పరంపర పరంపర దేశంలో ఐటీ మరియు ఐటీలలో రాష్ట్రం అగ్రగామిగా ఉండడంతో సేవలలో వృద్ధి ఎక్కువగా ఐటీ సేవల ద్వారా ఊపందుకుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉంది భారతదేశంలో రెండు ముఖ్యమైన నదులు గోదావరి కృష్ణ ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి ప్రవహిస్తాయి నీటిపారుదలని అందిస్తాయి తెలంగాణలోని రైతులు సాగునీటి కోసం ప్రధానంగా వర్షాదార నీటి వనరులపై ఆధారపడుతున్నారు ఇక్కడ వరి ప్రధాన ఆహార పంట ఇతర ముఖ్యమైన స్థానిక పంటలు పత్తి చెరుకు మామిడి పొగాకు ఉన్నాయి ఇటీవల కూరగాయల నూనె ఉత్పత్తికి ఉపయోగించే పొద్దుతిరుగుడు వేరుశనగ వంటి పంటలు ఈ దేశంలో పండటానికి అనుకూలంగా ఉంటుంది గోదావరి రివర్ బేసిస్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా అనేక బహుళ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి